పల్లెటూరి వారి సంఘాలలో ఆటలు ఆడటం ద్వారా కొన్ని మంచి నైపుణ్యాలు అలాగే స్థిరత్వంగా ఎలా ఉండాలో ఇలాంటి కొన్ని లక్షణాలు అనేవి మనము మెరుగుపరుచుకోవడానికి చాలా అవకాశాలున్నాయి మొదటిగా ఎలాగంటే ఇప్పుడు సంఘలలో ఎలాగంటే ప్రతి ఊర్లో ఎవరో ఒక సంఘంఉంటుంది వారికి వారికి మధ్యన భావోద్వేగాలో లేకపోతే ఇదొక కొంచెం బేధాలనేవి ఉంటాయి దాని తరపున కొంతమంది పోటీలనేవి ఇలాంటివి పెడుతూ ఉంటారు ఇలాంటివి పెట్టినప్పుడు వారు సంఘాలలో వారి ఎవరైతే ఊరి ఊరి సంఘం ఉంటుందో ఎవరి ఊరు సంఘంలో వారు ఆడుతూ ఉంటారు అలా వాడి ఆడినప్పుడు మనలో మనం మనలోనే ఐకమత్యం అనేది పెరుగుతుంది ఆ జట్టులో ఒక ఎంతమంది ఉంటే అంతమందిలో ఐకమత్యమనేది ముఖ్యంగా పెరుగుతుంది ఐకమత్యం పెరిగిన తరువాత ఇంకా కొన్ని ఆటలు ఆడుతూ ఆడుతూ ఉండగా ఓటమిని ఎలా ఎలాగ స్వీకరించాలి ఒక వేల ఏదన్నా పోటీలో ఓడిపోతే ఓటమిని ఎలా స్వీకరించాలి ఒకవేళ విజయాన్ని అందించకుంటే ఆ విజయానికి తగిన ప్రతిఫలం వస్తుంది కాబట్టి మనం విర్రవీగకుండా అంటే ఎత్తు ఎత్తుకెళ్ళిపోకుండా మనం ఎంతలో ఉండాలో అంటే విజయానికి తగినట్టుగా ఉంటే సరిపోతుంది అంతకుమించి వెళ్లకుండా మనకి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవచ్చు ఇంకా ఏమిటంటే స్థిరత్వం అంటే ఎదుటివారు ఏదన్నా తిట్టినప్పుడు మనం తిరిగి తిట్టి లేకపోతే కొట్లాటకి వెళ్లడం ఇలాంటివి కాకుండా మంచిగా అంటే ఆలోచన శక్తిని పెంపొందించుకోవడం లేకపోతే వారెందుకు అలా అన్నారు లేదా వారన్నమాటలు మనమెందుకు పట్టించుకోవాలి మనం మన ఆట మీద దృష్టిని ఉంచాలి ఏకాగ్రతని పెంచుకోవాలి ఇలాంటి నా లక్షణాలనేవి మనం పెంచుకోవడానికి ముందుగా చూసుకుంటూ ఉండాలి ఈ సంఘాలలో మనం మనం మన చుట్టూ మన గురువులుంటారు లేకపోతే మన మనతో ఆడే జట్టులో ఒక వ్యక్తి అయినా గాని మనలో మనకేదైనా గొడవచ్చినా కూడా మనలో మనం చూసుకోవాలి తప్ప బయట వారిదగ్గరకి వెళ్ళకూడదు అంటే ఎటువంటి గొడవలొచ్చినా కానీ మనలో మనమే సర్దుకుపోవాలి మనలో మనమే వారికి సమాధానంగా నిలవాలి ఇలాంటివి కొన్ని లక్షణాలనేవి నేర్చుకోవడం ద్వారా నైపుణ్యం అంటే ఆటపరంగానూ జీవితపరంగానూ వారు కొన్ని జీవితంలో ఎదగడానికి లక్షణాల నైపుణ్యాలనేవి చాలా ఇంపో చాలా ముఖ్యమైనవి ఈ నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో ఇలాంటి స పల్లెటూరి సంఘాలలో ఆడటం లేకపోతే వాటిలో పాల్గొనడం ద్వారా మనం నేర్చుకోవచ్చని నా ఉద్దేశం